మా గ్రామంలో ప్రజలు తమ చిన్న పిల్లలకు పోలియో రాకుండా ఉండటానికి ఏఎన్ఎమ్స్ దగ్గర ఆశా వర్కర్ల దగ్గర పోలియో చుక్కలు అనేవి డ్రాప్స్ డ్రాప్స్గా రెండు మూ డు కోటాలు వారిగా వేస్తూ ఉంటారు